చెప్పండి చెప్పండి చెప్పండి సార్

సరే సార్ అలాగే అండి సరే సార్ ఇప్ మహా అయితే ఇప్పుడు మగవాళ్ళకి అయితే ఆరు వందలు నుంచి తీసుకుంటాము సార్ ఆడపిల్లకి అయితే నాలుగు యాభై నుంచి అలాగ తీసుకుంటాము సార్ ఒక్కొక్కరికి ఒక్కో రేట్ ఉంటుంది అండి మగవాళ్ళ మగవాళ్ళకి ఫాంటు షర్టు అవుతుంది సార్

సరే సార్ చెప్పండి మీకు ఎప్పటిలోగా ఇవ్వాలి సార్ తొందరగా అంటే అంత మంది ఉన్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది సార్ కొంచెం లేట్ అవుతుంది కానీ మీకు కావలసిన టైములో మాత్రం నేను ఇవ్వగలను సార్ మ్యాగ్జిమమ్ తగ్గిస్తా తగ్గిస్తాను సార్ తగ్గించడానికి చూసి ఇస్తాను సార్ తగ్ తగ్గిస్తాను సార్ నేను వచ్చి తీసుకుంటాను సార్ వాళ్ళు అందరివి వాళ్ళు అందరివి వచ్చి నేను చూసుకుంటాను సార్ సరే సార్ అలాగే సార్ అడ్వాన్సు కొంత ఇవ్వండి సార్ కుట్టాకా మొత్తం తీసుకుంటాను సార్ సరే సార్ మీకు తీసుకు మీకు తీసుకున్న టైములో సకాలంలో ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను సార్ అదే సార్ అదే పేరు చెప్ సరే సార్ అలాగే సార్ ఓకే